గత కొన్ని రోజులుగా హెల్త్ కేర్ రంగంలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ప్ర పేదవాళ్ళు ఎక్కువగా వాళ్ళు పడే అవస్థ చూస్తే ప్రభుత్వాలు ఎక్కువగా వాళ్ళని పట్టించుకుంటున్నాయి ఈ ముఖ్యముగా ఆరోగ్యశ్రీ అని అనేకమైన పథకాలు తెచ్చి ఉన్నతమైన హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వాళ్ళు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకునే అవకాశం దొరికింది ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన విద్యను చేకూర్చడానికి అనేకమైన మార్పులని ప్రభుత్వం చేకు చేస్తుంది ముఖ్యంగా పరిశుభ్రతలని ఎక్కువగా పెంచుతుంది హాస్పిటల్లో అనేకమైన పేషంట్లు రావటనకి వాళ్ళు కూర్చోటానికి వాళ్ళు ఎటువంటి అవస్థ అలాగే సమయాన్ని వృధా చేయకుండా వాళ్ళని ఎక్కువగా వాళ్ళని ముఖ్య ముఖ్యంగా వాళ్ళ వైద్యం విషయంలో వాళ్ళ ట్యాబ్లెట్లు విషయంలో అనేక ర సబ్సీడీలను పెట్టి ఉచితంగా వాళ్ళకు వైద్య చేస్తుంది అలాగే వాళ్ళకి ఎప్పుడైనా బాలేన పరిస్థితిలో ఆపరేషన్ పరిస్థితులో ప్రభుత్వం వాళ్ళ రీఫండ్ల ద్వారా సబ్సీడీల్ ద్వారా అనేక రకాలుగా వాళ్ళకి సహాయం చేస్తుంది దీనివల్ల రాష్ట్రంలో వైద్యం అనేది ఎంతో బాగా ఉన్నతంగా అన్ని రంగాల కంటే వైద్య రంగంలో ప్రభుత్వం అనేది ఎక్కువగా పట్టించుకుంటుందని దీనివల్ల నాకు అర్థమవుతుంది